ఒకసారి నాకు కొత్త ప్రాజెక్ట్లో చేరడం జరిగింది మరియు నాకు కలిసి పని చేయడానికి ఒక సహోద్యోగిని ఇవ్వబడింది ఈ సహోద్యోగిని చాలా క్లిష్టంగా మరియు విమర్శనాత్మకంగా ఉన్నాడు అతను ఎల్లప్పుడూ నా పనిని తప్పు దోవ పట్టించాడు మరియు నన్ను నా పనిలో తక్కువగా అంచనా వేసాడు ఈ పరిస్థితిని పరిక్ష పరిష్కరించడానికి నేను మొదట నా సహ ఉద్యోగినితో మాట్లాడుకున్నాను నేను అతనితో నేను ఎలా బాధ అనుభవి బాధ అనుభవిస్తున్నానో మాట్లాడాను మరియు అతను నా పనిని ఎలా అంచనా వేస్తున్నాడో నేను అర్థం చేసుకోవాలనుకున్నాను నాకు సహోద్యోగిని నాకు క్షమించాడు మరియు అతను నా పనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడు అతను నన్ను తాను మరింత మెరుగుపరచడానికి కూడా ప్రయత్నించాడు ఈ మధ్య మా బంధాన్ని మెరుగుపరిచింది ఈ సంభాషణల వల్ల మరియు నేను ఒకరి పని ఒకరం మరొకరి పని ఒకరము అర్థం చేసుకోవడానికి ప్రారంభించాము మేము కలిసి పని చేస్తున్నప్పుడు మేము మంచి టీముగా పనిచేసాము మరియు ప్రాజెక్టును ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి విజయవంతంగా పూర్తి చేయగలిగాము మా అనుభవం నుండి నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి మీరు సర్దుకుపోవడానికి కష్టమైన వ్యక్తిని ఎదురుకుంటే మీరు మాట్లాడటానికి భయపడకండి మీ అనుభవా మీ బాధని అతనికి వ్యక్తపరచండి అతనికి మీ బాధని అంతటినీ వివరంగా చెప్పండి అతన్ని అర్థం చేసుకునేటట్లు మీకు తోడ్పడుతుంది మీరు మీ అనుభవాలు మరియు ఆందోళనలను అర్థం చేసుడు చేసుకోవడానికి మీరు మీ సహ ఉద్యోగిని అనుమతించండి మీరు కలిసి పని చే పనిచేయడానికి నిబద్ద నిబద్ధత కలిగి ఉంటే మీరు సమస్యలను పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కనుగొనగలరు